ఆంధ్రప్రదేశ్ పిల్లల సాంస్కృతిక అభివృద్ధిలో కళలో మరియు హస్తకళలు ముఖ్య పాత్రను నిర్వహిస్తున్నాయి ముఖ్యంగా కళలు హస్తకళలు పిల్లల యొక్క మేధో శక్తిని పెంచుతాయి వీటి ద్వారా వారి యొక్క యాక్టివిటీస్ పెరుగుతాయి అది వారి మెదడు పనితీరుకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఎప్పుడూ కూడా పుస్తకాలు చదివి చదివి వారు ఎంతగానో విసిగిపోయి ఉంటారు అటువంటి వారికి ఈ కళలు మరియు హస్త కళలు అనేవి ఒక ప్రత్యం నాయంగా ఉంటాయి మరియు వీటి ద్వారా వారిలో సాంస్కృతిక అభివృద్ధి నైపుణ్య అభివృద్ధి కలుగుతుంది మరియు వారిలో ఉన్న ట్యాలెంట్ను మనము గుర్తించి వారికి కళాడిగ్రీలలో చేర్పించవచ్చు అది వారి భవిష్యత్తుకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ పిల్లల మరియు యువజనుల విద్యా విధానంలో సాంస్కృతిక అభివృద్ధిలో కళలు మరియు హస్తకళలు ప్రత్యేక పాత్రను నిర్వహిస్తున్నాయి